ఎటువంటి పోటీ పరీక్షలకైనా మనకు మీడియా అనేది విద్యార్థులకు చాలా సహాయపడుతుంది ఎందుకనగా మీడియా ద్వారా మనకి ఆ పరీక్ష తేదీలు తెలుస్తుంది ఆ పరీక్ష యొ ఆ పరీక్ష యొక్క వివరాలు ఎప్పుడు విడుదల చేస్తారు అలానే ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏ పరీక్ష ఏ తేదీకి ఉంటుంది అని మనకు మీడియా ద్వారానే మొదటిగా తెలుస్తుంది అలానే ఒక ఫలితాలను విడుదల చేసేటప్పుడు ఏ టైం కి విడుదల చేస్తారు ఏ రోజు విడుదల చేస్తారు అని మనకి ముఖ్యంగా మీడియా ద్వారానే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలనుకుంటే యూపీఎస్సీ అనేది మన భారతదేశంలోని మొదటి పరీక్షగా మనం చెప్పకుంటాము అదే చాలా ముఖ్యమైన పరీక్ష ఆ పరీక్ష గురించి మొదటి పరీక్ష ఎప్పుడు ఉంటుంది రెండో పరీక్ష ఎప్పుడు ఉంటుంది ఏ ఆ పరీక్షకి ఎలాంటి ఎలాంటి ఇవ్వు ఉంటుంది ఎలా చదువుకోవాలి ఎలా మనం దానికి సన్నద్ధం అవ్వాలి అని మనకి మీడియా ద్వారానే తెలుస్తుంది మన విద్యార్థులకు మీడియా అనేది చాలా సహాయపడుతుంది ఎందుకు అనగా ఆ పరీక్ష ఫలితాలు ఆ యూపీఎస్సీ యొక్క పరీక్షా ఫలితాలు ఎప్పుడు మనకి విడుదలవుతుంది ఆ పరీక్ష అనేది ఏ నెలలో ఉంటుంది నెలలో ఏ రోజున ఉంటుంది అనేసి మనకి తెలిసేది మీడియా ద్వారానే కావున విద్యార్థులకు మీడియా అనేది చాలా సహాయపడుతుంది